నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు అతను పాల బిజినెస్ చేసేవారు పాల బిజినెస్ అంటే ఊర్లో ఉన్న ఆ పాలను తీసుకెళ్ళి సిటీలో అమ్ముకునేవాడు అతను ఒక హోటల్కి అమ్మేవాడు ఎలా అంటే లీటర్కి డెబ్బై రూపాయలు అలా అతను ఒక పది బర్రెలను తెచ్చుకున్నాడు అక్కడ ఒక జీతగాన్ని పెట్టుకున్నాడు వాడికి నెలకు పన్నెండు వేలు ఇస్తాడు అలా అతను రోజుకి కొన్ని వేల లీటర్లు నుండి

వాటికి ఆహారం ఏంటిది వచ్చిన పేడను పేడను కూడా అమ్ముకోవచ్చు ఆ పేడను అమ్ముతే ఐదు వేలకు ట్రిప్పు చొప్పున అతనికి రెండు రోజులకి ఒకటి ట్రిప్ ట్రిప్ గల పేడ వస్తుంది అలా అతను వ్యవసాయం మీద ఇలా ఎలా సంపాదించగలం అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగలిగితే వ్యవసాయం అని కాదు ఇప్పుడు అతనికి ఉన్న ఐదు ఎకరాలలో అతనికి ఐదు ఎకరాలు ఉందండి అతనికి ఉన్న ఐదు ఎకరాలను అందులో సోప్పు వేసి అందులో నుంచి మేతను తీసుకుంటున్నాడు అతను ఆ బర్రేలకి సపరేట్గా ఆహారం కొనాల్సిన అవసరం లేదు అందులో నుంచి వేస్ట్గా వచ్చే పేడను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నాడు అలా పాలు అమ్ముకుంటున్న ఇలా అతను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కొన్ని వేల సబ్స్క్రైబర్లు వస్తారు అలా అతనికి ఉత్పత్తి వస్తుంది నెక్స్ట్ ఇంకేంటంటే అతను ఒక సొంతంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు అతను సొంతంగా స్టార్ట్ చేశాడనుకోండి ఏదైనా పోస్టర్లు పెట్టి కొంచెం ప్రచారం చేసి ప్రజల్లో ఇప్పుడు ఆ డెబ్బై లీటర్లు లీటర్ బదులు ఆర్గానిక్ పాలని చెప్పితే వంద రూపాయలకు లీటర్ కూడా పోతుంది ఎందుకంటే ఈ కాలంలో ఆరోగ్యాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు చెప్పండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని అలా చూసుకున్న వారిలో అతను వాళ్ళ పాలను ఇలా అమ్మినాడు అనుకోండి అతనికి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ఇలా ఫేమస్ పేరు ఇలా చాలా ఉంటుంది చాలా లాభం ఉంటుంది నా అభిప్రాయంలో అతని ఇవన్నీ ఉపయోగించుకున్నాడే అనుకుంటే చాలా అభివృద్ధి చెందగలడు ఆయన కూడా అతనికి పేరు వస్తుంది సిటీలో మంచి పేరు ఉంటుంది అలాగే ఇతను ఇక్కడ అతనికి అనుకున్న పని కూడా అల్కానే అవుతుంది ఎలా అంటే అతను తెచ్చుకున్న వాడు ఇక్కడోడు కాడు అతను బీహార్ వాడు బీహార్ వాళ్ళు తక్కువకి దొరుకుతారు అంటారు కదా మీరు అతనికి పన్నెండు వేలులో నెల అంతా అక్కడనే ఉంటాడు ఎలా అంటే ఆయనే పాలు పిండుతాడు అన్ని నీట్గా ఆయనే ఆహారం అన్ని ఆయనే చేస్తాడు అవిటికి ఆహారం నీళ్లు అన్ని ఈయన చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసి పాలు తీసుకుపోయి డెలివరీ చేయాలి అంతే

ఊరు ఊరు పాలు అని ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే దాన్నుంచి చాల్ చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈయనే దాదాపుగా నెలకు లక్ష పైన సంపాదించగలుగుతాడు ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు ఇంకా పక్కన పేడ అన్ని రాగా అయ్యి ఈయనకు లక్ష పైన వస్తుంది అలా ఒక పది నెలలు ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే అతనికి కావాల్సిన ఇన్కమ్ వస్తుంది ఆయనే ఒక సొంతంగా ఒక డైరీ స్టార్ట్ చేయొచ్చు సొంతంగా పాల ప్యాకెట్లు ఇప్పుడు అక్కడినుంచి డైరెక్ట్గా డెలివరీ చేయొచ్చు ఇలా చాలా ఉన్నాయి అప్పుడు మీరు కాస్ట్ లీటర్ కాస్ట్ తక్కువ చేసినా కానీ మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది అందరూ ఇప్పుడు అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆ పాల నుంచి పెరుగు కూడా తీయచ్చు ఇలా చాలా ఉంటాయి పెరుగు వెన్న అవన్నీ చేయొచ్చు కానీ నీ దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదా అండి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వచ్చాయనుకోండి ఆయనకు చాలా ఎక్విప్మెంట్ వస్తుందని నా ఒపీనియన్ ఆయన ఇన్కమ్ అవన్నీ పెరుగుతాయి అలా పాల బిజినెస్ కాకుండా చాలా బిజినెస్ ఉన్నాయి దాన్ని మనం క్రియేటర్ కంటెంట్ మన ఆడిట్ ఆధునికత మన టెక్నాలజీ కరెక్ట్గా వాడుకున్నట్టయితే మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు నా అభిప్రాయం అయితే ఇదండీ